విశాఖపట్నంలో పండించే ముఖ్యమైన పంటలు ఏవి ఇంకా వాటిని స్థానిక ఆర్థిక వ్యవస్థలలో వంటకాలలో ఎలా వాడుతారు వరి చెరువు గోధుమ పత్తి పత్తి ప పప్పులు ధాన్యాలు పండ్లు పోగాకు కూరగాయలు మొదలైనవి అన్నిటికన్నా ఎక్కువ డిమాండ్ ఉన్న పంటలేవి విత్తనాలు నాటడం నుండి దాన్ని అనే అంగట్లో అమ్మే వరకు ఉన్న ప్రక్రియను వివరించండి ఏ ఏ పండుగలకు అనువైన కాలాలేవి ఇంటూ పత్తి తీపి నారింజ రొటాకు ఫస్ట్ వరి బాగా వేస్తారు అది ఆరునెల పంటం నాలుగు నెలల పంట ఇప్పుడు జూన్లో నా వరి నా వడ్ల బస్తాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి నానబెట్టి మొలక వచ్చిన తర్వాత పొలంలో నారేసినాకా ముప్పై ముప్పై రోజులు నాటైనాక నాటేస్తారు పత్తి సేమ్ ఇప్పుడు గింజలు పెడితే వర్షానికి అది పొంగ్ మునుగుతుంది ఎండాకాలం వరకు కూడా తీసుకోచ్చు ఆ పత్తిని చాలా అన్ని రకాల పండ్లు పండ్లను కూడా సేమ్ అలానే చేస్తారు పప్పు ధాన్యాలు అంటే మనం ఇప్పుడు వర్ష పతితులతో పాటు ఇంకా అందులో అవి బొబ్బర్లు అవి వేసినప్పుడు అవి కూడా సేమ్ అవి ఆరు నెలల పంట అవి కట్ చేస్తే వాటిని కోసాక మనం వాటిని తీసుకొని పండ్లు అమ్మాలి అప్పుడు అనువైన పంటలకు కాలాలేవి అంటే జూన్ నుంచి ఏప్రిల్ వరకు ఒక పంటేస్తారు అది ఎవరి మే నుంచి మే వరకి డిసెంబర్ నుంచి మే వరకు ఇంకో పంట రెండు పంటలు వేస్తారు పప్పులు పత్తి ఇప్పుడు పెడితే మళ్ళీ నిన్నటివరకీ ఆ సంవత్సరం మొత్తం ఉంచుతారు కొంతమంది ఆరు నెలల వరకు తీసేస్తారు ఇత్తనం బాగా రాక పత్తి అందుకే పత్తి నానింజ నారింజ సంవత్సరం ఒక చెడు పెట్టుకుని